నమస్కారమండి ఏం కావాలండి పుస్తకాలా ఉన్నాయండి మీకు ఏ రకమైన పుస్తకాలు కావాలండి మా దగ్గర వంద పేజీలు పుస్తకాలు ఉన్నాయండి ఇంకా రెండు వందలు పేజీలవి కూడా ఉన్నాయి మీకు ఏ రకం కావాలండి తప్పకుండా ఇస్తామండి వంద పేజీలు వచ్చి ఒక్కొక్కటి యాభై రూపాయలు పడుతుందండి ఇంకా రెండు వందలు పేజీలు వచ్చి ఒక్కొక్కటి వంద రూపాయలు పడుతుందండి మొత్తం పది పది ఇవ్వమంటారా అండి ఇస్తానండి మీకు వంద పేజిలది ఒక్కోక్కటి యాభై రూపాయలు పడుతుంది కాబట్టి మీరు పది తీసుకుంటున్నారండి తగ్గిస్తామండి తప్పకుండా ముందు ఇంకా మొత్తం ఇంకా ఏమైనా కావాలా అండి ఇస్తామండి మొత్తం మీది కలిపి రెండు వేలు దాకా అవుతుందండి తగ్గిస్తామండి తప్పకుండా తగ్గిస్తామండి మీరు ఇన్ని తీసుకుంటున్నారు కాబట్టి మీకు నేను పద్దెనిమిది వందలుకి చేసి ఇస్తానండి ఇవ్వమంటారా అండి సరేనండి ఇదిగోండి తీసుకోండి ధన్యవాదాలండి